బయోగ్యాస్ చాలా ప్రయోజనాలు ఉంటాయి బయోగ్యాస్ వల్ల ఏంటి అంటే అది తయారు చేయడం కూడా చాలా సింపుల్ కానీ చాలా కొంచెం కష్టమైన ప్రయోజనం ఉంటుంది జనానికి అవి చాలా గత్తాలు ఆ నెక్స్ట్ కాయగూరలు తొక్కలు అవన్నీ కుళ్ళిపోయినవి అవన్నీ కుల్లబెట్టి అవన్నీ చేస్తారు ట్యాంకుల తీసి కానీ ఈ బయోగ్యాస్ వల్ల జనానికి చాలా ప్రయోజనాలు గ్యాస్ ఒకటి వెయ్యి రూపాయలు ఒక నెల వస్తుంది ఈ బయోగ్యాస్ వల్ల ఖర్చు లేకుండా గ్యాస్ కొనుక్కునే విధానం లేకుండా దీనివల్ల వాళ్ళకి ప్రయోజనం జనాలకి అనేది మనకి ప్రయోజనం కలుగుతుంది కానీ చాలా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది జనాలకి ఇలా ఉపయోగపడ్డం వల్ల జనానికి చాలా డబ్బులనేది మిగులుతుంది ఒక గ్యాస్కి నెలకి వెయ్యి రూపాయలు పడుతుంది ఇది ఇలా అన్ని వ్యర్ధ పదార్థాలు కాయగూరలు జంతువుల విసర్జనం అవన్నీ స్టోర్ చేసి తయారు చేస్తారు దీని వల్ వల్ల దీన్ దాని ద్వారా తయారు చేస్తారు బయోగ్యాస్ అనేది ఇలా తయారు చేయడం వల్ల మనకి వాడుకోవడం వల్ల జనాలకి చాలా బాగా డబ్బులన్నీ సేవ్ అవుతాయి ఈ విధంగా ఉపయోగపడుతుంది గ్యాస్ ఖర్చు అనేది లేకుండా చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది జనాలకి